హలో హలో గుడ్ మార్నింగ్ మ్యామ్ మ్యామ్ నేను లాస్ట్ టైమ్ చెకప్కి వచ్చాను కదా డెంటల్ క్లినిక్కి అయితే అప్పుడు మీరు బ్రేసెస్ ఇచ్చారు కదా నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది మ్యామ్ మరి చాలా టూ మచ్ పెయిన్ అనిపిస్తుంది ఏమి ఇవ్వండి మ్యామ్ మేము నైట్ చికెన్ తెచ్చుకున్నాం మ్యామ్ అవును మ్యామ్ కానీ ఇంకా ఇంక నాకు ఏమో మ్యామ్ తినాలి అనిపించింది కొంచెం ఇక తీనేసరికి అది బ్రేసెస్ కూడా కొంచెం ఇట్లా లూజ్ అయినట్టు అనిపిస్తుంది మ్యామ్ అందువల్ల ఇక టీత్ కూడా చాలా మస్తు పెయిన్ వస్తుంది చెప్పిన మ్యామ్ కానీ మా డాడీ వినలేదు మ్యామ్ ఏమి కాదు తిను తిను అన్నాడు సో అట్లా అయ్యింది మ్యామ్ మ్యామ్ నాకు అయితే ఇక్కడ వెనకాల ఆ టీత్ పైన కూడా కొంచెం అది ఆ చిగురు అనేది బాగా స్వెల్ వచ్చింది మ్యామ్ ఇప్పుడు అయితే ఏమి తీసుకోలేదు మ్యామ్ ఇక నైట్ చికెన్ తిన్న చాలా పెయిన్ వస్తుంది అని చెప్పి ఇక ఏమి ఫుడ్ తీసుకోలేదు మేడమ్ మార్నింగ్ నుంచి ఏమి తినకపోతే నాకు ఏమి ఎనర్జీ ఉండదు కదా మ్యామ్ ఐమీన్ ఎట్లా ఓకే మ్యామ్ జ్యూసెస్ ఓఆర్ఎస్ తాగ వచ్చా మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ నేను రేపు వస్తాను మ్యామ్ హాస్పిటల్కి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్